క్రీడలనేవి మనిషికి చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు క్రీడలనేవి మనకి ప్రశాంతతని ఇవ్వటానికి మనల్ని మనం నూతన ఉత్తేజంతో పనిచేయడానికి పని క్రీడలనేవి సహాయం చేస్తాయి మన మానసిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి కూడా క్రీడలనేవి చాలా ఉపయోగపడతాయి